మా సమూహంలో నిత్యం ప్రధానమైన పాత్ర ప్రత్యేకమైన సందర్భాలు పండగలు ఉన్నాయి అంటే భోగి సంక్రాంతి కనుమ భోగి నాడు ఏం చేస్తామంటే భోగి భోగి నాడు పొద్దున్న లేస్తాము లేచిన వెంటనే తలస్నానం చేస్తాము తలస్నానం చేసి వెంటనే భోగి మంటల కాడికి వెళ్తాము మరియు భోగి మంటలు కాల్చుకొని మళ్ళీ ఇంటికి వస్తాము మళ్ళీ దేవుడికి దండం పెట్టుకుంటాం సంక్రాంతి రోజు ఏంచేస్తాం అంటే సంక్రాంతి రోజు అన్నీ దేవుడి ఫోటోలు నీట్గా కడిగేసి ఆ తరువాత కొత్త బట్టలు అన్నీ మూలన దేవుడి మూలన పెట్టి ఆ తర్వాత పూజ చేసిన తరువాత అప్పుడు వేసుకుంటాము అలాగే సంక్రాంతి అని అంటారు అలాగే ఇది కిష్టి కిష్టి క్రిస్టియన్స్ అయితే ఇది ఏసుప్రభుని ఏసుప్రభు క్రిస్మస్ నాడు ఎంతో బాగా చేస్తారు కాబట్టి ఏసుప్రభుకి దండం పెట్టుకుంటారు అలాగే ప్రత్యేకంగా పండుగలు అంటే మరింత ముస్లిమ్స్ అయితే కురాన్ చదువుతారు ముస్లిమ్స్ అయితే కురాన్ చదువుతారు ఇలాంటి పండుగలు అలాగే ప్రముఖమైన పండుగలంటే ఏముందంటే వినాయక చవితి వినాయక చవితి అంటే ముందుగా పలు రకరకాలైన పళ్ళు ప ఆ జామ ఆకులు జామ ఆకులు నేరేడు ఆకులు ఇవి అన్నీ కలిపి పెడతారు జామ ఆకులు నేరేడు ఆకులు ఇవి అన్నీ కలిపి పెట్టి పద్దతి కింద చేస్తారు అలాగే దానిమ్మ కాయలు యాప్లిస్ యాప్లిస్ కాయలు అలాగే దాక్ష పళ్ళు ఈ దాక్ష పళ్ళు సీతాపల కాయల్ని ఇలాంటివి అన్నీ పెట్టి పూజ ఇలాంటివి అన్నీ తాళ్ళతో కట్టి పళ్ళకి నీట్గా దేవుడి పైన కడతారు తరువాత మట్టిబొమ్మతో వినాయకుడిని తయారు చేసుకొని ఆ తరువాత కుడియాలు ఇవి అన్నీ మే మా అన్నీ ఒక దండ కింద పేర్చి చేస్తారు ఇలాంటి పండుగను వినాయకచవితి అని అని కూడా ఇలా పెట్టి ఇలాంటి పండుగని వినాయకచవితి అని అంటారు ఇలా ఇది నేను మాకు పాత్ర పోషించే పండుగలు ఇవి అని నేను చెప్పగలను